విద్య అనేది చాలా ప్రాముఖ్యమైందనమాట దానివలన మనుషుల యొక్క ఆలోచన విధానం అనేది చాలా డెవలప్ అవుతుంది ఎందుకు అని చెప్పాలి అంటే మనం పూర్వపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క పద్ధతిలో కాని జీవన విధానంలో కానీ చాలా మార్పులు అనేవి వచ్చాయనమాట మన సాంస్కృతిక పద్ధతులు అనేవి ప్రాచీన కాలంలో చూసుకుంటే మన చిన్నతనంలో వాటిలో వ్యవసాయ పద్ధతులు ఇంకా భవన నిర్మాణాలు ఇంకా ఆరోగ్యము వంటి వాటిలో కూడా ప్రజలు యొక్క జీవన విధానం పద్ధతులనేవి చాలా మారిపోయాయి అనమాట దానికి కారణం ఏంటంటే ఎక్కువమంది చదువుకున్న వారు ఎడ్యుకేషన్ వలన చాలా ప్రభావితం అనేది చూపిందనమాట ఈ విద్యను అభ్యసించడం వలన వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వచ్చే అవి మన సాంస్కృతిక పద్ధతులను చాలా ప్రభావితం చేసాయి అంటే ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి వ్యవసాయంలో పండించే పాత పద్ధతుల్లో ఏం చేసేవారు సంవత్సరానికి రెండు పంటలు మాత్రమే పండించే వాళ్ళు అనమాట దాని కొరకు వారు చాలా కష్టపడేవారు కానీ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమైందంటే కొత్త కొత్త యంత్రాల కనిపెట్టి చాలా ఈజీ చేస్తారు అనమాట ట్రాక్టర్స్ను కనిపెట్టారు అలాగే నీళ్లు కోసం బావులని తవ్వి నీళ్లు పోసి కాలవల ద్వారా మళ్ళించేవారు ఇప్పుడు వ్యవసాయానికి కానీ ఇప్పట్లో ఏంటంటే మోటార్స్ని బాగా యూస్ చేస్తున్నారు అనమాట మోటర్ పెట్టేసి మన కరెంటు ద్వారా చాలా ఈజీగా పొలాల్లోకి నీళ్లు అనేవి మళ్ళించడం జరుగుతుంది అలానే వ్యవసాయ పద్ధతులు కూడా ఎంతగా ఎఫెక్ట్ అయ్యాయి అంటే చాలా డెవలప్ అయ్యాయి అని చెప్పొచ్చు అనమాట ప్రాచీన పద్ధతులు పాటించడం కంటే ఇప్పుడు చదువుకున్న వారు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క ఎక్కువగా ఈజీగా పని అయిపోవడాన్ని ఎలాగా అని ఆలోచించి ఈ యొక్క అధునాతన పద్ధతుల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధించటానికి కొత్త కొత్త ఎరువులను కనిపెట్టారు ఇలాంటివి చేయడం వల్ల విద్యా అనేది మన వ్యవసాయ రంగం పైన అలాగే సాంస్కృతిక పద్ధతులను చాలా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇంకో రకమైన ఉదాహరణ చూసుకుంటే మనం అప్పట్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు కానీ ప్రజలకు యొక్క జీవన విధానాన్ని విద్యానే చాలా ప్రభావితం చేసింది ఇప్పుడు ఇంతింతపెద్ద భవనాలు రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఏం అప్పట్లో లేవు అనమాట చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ప్రజలు వారికి దొరికిన సిమెంట్తోను సున్నపు రాయి వాటితో మాత్రమే ఇళ్లను కట్టేవారు కానీ ఇప్పుడేం జరుగుతుంది పెద్దపెద్ద ఇళ్లను చాలా ఈజీగా కొద్ది టైంలోనే చాలా తక్కువ టైంలోనే పెద్దపెద్ద అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు చాలా తక్కువ ప్లేస్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసి ఎక్కువమంది ఉంటున్నారు అనమాట మన కల్చర్ అనేది రోజురోజుకీ మారిపోతుంది దీనికి కారణం ఏంటి అంటే ఎక్కువగా చదువుకోవడం అంటాం బాగా చదువుకోవడం వలన మనకి చాలా యూస్ఫుల్గాను ఉంటుంది అలాగే కొన్ని రకాలు అయిన అనారోగ్య కారణాలు కూడా ఉంటాయ్ ఎందుకంటే మనం ఆహార అలవాట్లు చాలా రకంగా మారిపోయాయి అనమాట ఒకప్పుడు మనకి దొరికే మనం పండించుకునేవి మనం మాత్రమే తినేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఫాస్ట్ ఫుడ్ వచ్చేయడం వలన అలాంటివన్నీ తిని అనారోగ్య కారణాలు అయిపోయాయి అలాగే మనకి అప్పట్లో ఏం జరగలేదంటే మన సంస్కృతిక పద్ధతులు ఈ నాటు వైద్యాలు ఎక్కువగా వచ్చాయి అనమాట నాటు వైద్యాల వల్ల కొంతమందికి అవి వికటించి చనిపోతూ ఉండేవారు కానీ చదువుకోవడం వల్ల డాక్టర్స్ ఎన్నో రకాల మెడిసిన్స్ మనకు అందుబాటులో వచ్చాయ్ దానివలన ప్రజలు అందరూ కూడా ఎటువంటి వ్యాధులుకైనా కూడా చాలా ఈజీగా మనకి వైద్యం అనేది దొరికేస్తుంది చాలా తక్కువగా దీనికి ఒక రకంగా కారణమేంటంటే విద్య అనమాట చదువుకోవడం వలన చాలా మనకి ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అప్పట్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు కానీ ఇప్పుడు చదువుకొని ఎంతోమంది డాక్టర్స్ వచ్చేసారు ఎన్నో రకాల మెడిసిన్స్ వచ్చేసాయి ప్రతి ఒక్క వ్యాధికి కూడా మనకి

సౌకర్యవంతంగా ఉండే పంజాబీ డ్రెస్సులు ఇంకా జీన్స్లు కూడా వేసుకుంటున్నారు అనమాట అలాగే కాలేజస్ అన్ని అన్ని కాలేజస్లో కూడా బోధన విధానాలు అనేవి మారిపోయాయి చాలా రకాలుగా చెప్పాలంటే ఒకప్పుడు చూసుకుంటే మనకి ఈ పట్టణాల్లో మాత్రమే కాలేజెస్ ఉండేవి అవి కూడా ఎక్కడో ఒకచోట కానీ ఇప్పుడు ఏంటంటే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అన్ని కాలేజీస్ అందుబాటులోకి వచ్చినాయి ఎవరికి నచ్చినవి వారు చదువుతున్నారు విద్యా అనేది మనుషుల యొక్క మైండ్ని ప్రభావితం చేసి ఈజీగా మనకు కల్చర్ని చేంజ్ చేసుకోవడం దేనికైనా అలవాటు పడటం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ ఒక్క రకంగా చెప్పుకోవాలి సాంస్కృతిక పద్ధతుల్లో విద్యా అనేది చాలా ప్రభావితం చేసింది అనమాట దాని వలన చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం చాలా ఎక్కువ పని చేయొచ్చు అనమాట

థాట్స్ దాని వలన ఏంటంటే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి మ్యూజిక్లో కానీ ప్రతి దానిలోని కూడా ఆధునికత అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట దానివలన ప్రజలందరూ కూడా త్వరగా కల్చర్కి అలవాటు పడిపోతున్నారు అనమాట మన సాంస్కృతిక పద్ధతులను ఈ ఒక రకంగా విద్య అనేది చాలా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు